పుస్తకాలు నేను బాగా చదువుతానండి ఆ రోజు ఒక గంట సేపైనా చదువుతాను పుస్తకాలు ఎక్కడికైనా వెళ్ళిన కూడా పుస్తకాలు తీసుకెళ్ళి మరి చదువుతుంటాను ఎందుకంటే నాకు అది అలవాటు ఒక గంటసేపన్నా చదువుతాను అలా చదవడం వల్ల నాకు ఏదో ప్రశాంతత తెలియని ఆనందంమవుతుంది నేను ముఖ్యంగా కామెడీ కానీ చందమామ కథలు కానీ ఇలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటాను ఎందుకంటే ఏదో ఆనందం కోసం పుస్తకాలు చదువుతూ ఉంటాను ఏదో ప్రశాంత కోసం పుస్తకాలు చూస్తూ ఉంటాను పుస్తకాలు చదవడానికి నిర్దిష్ట ప్రదేశం అంటూ నాకేమీ ఉండదండి నేను ఎక్కడికైనా కానీ పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ ఒక గంట సేపు అలా చదువుతూ ఉంటాను